నేను ఆర్డర్ చేసింది కాకుండా మీరు ఆర్డర్ వేరే ఎందుకు పంపిస్తారు అండి మేము ఎప్పుడు ప్రతిసారి మీ రెస్టారెంట్లోనే మేము ఆర్డర్ చేసుకుంటున్నాము ఫుడ్ మరి అలాంటప్పుడు మరి నేను ఆర్డర్ చేసుకున్నదే కాక అంటే వేరే ఐటెం మీరు ఎలా ఇస్తారు అంటే కానీ నేను ఏమని ఇప్పుడు నేనేం చెప్తున్నాను అంటే నేను ఆర్డర్ చేసుకుంది ఏంటంటే ఫిష్ ఫ్రై ఆర్డర్ చేసుకున్నాను వింగ్స్ ఆర్డర్ చేసుకున్నాను దమ్ బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాను దమ్ బిర్యానికి ఏమో ప్రాన్ బిర్యానీ వచ్చింది ఫిష్ ఫ్రై అసలు రాలేనే రాలేదు అండి నేను నేను వేరే ఐటమ్స్ ఆర్డర్ చేసుంటే మీరు ఎవరికో ఇవ్వాల్సిన ఆర్డర్ తీసుకొని వచ్చి నాకు ఇచ్చారు లేదు ఒకసారి చూసుకోండి నేను ఆర్డర్ చేసిన ఐటమ్స్ మరి నాకు రిటర్న్ చేసేయండి లేదా అమౌంట్ అయినా రిటర్న్ చేసేయండి లేదా ఐటమ్స్ ఇస్తానంటే దానికి కనుక నేను మళ్ళీ మీకు అమౌంట్ పంపించాను కాబట్టి సో అది చూసుకొని క్లియర్ చేయండి అంతే కానీ ఇలా చేస్తే ఎలాగా అది కరెక్ట్ కాదు కదా